కాకినాడ జిల్లాలో ప్రధానమైన కొన్ని స్థానిక సమాచార మార్గాలు మూలాలు ఏవంటేనండి మన కాకినాడ జిల్లాలో ఈ వార్త పత్రికలు మినహాయించుకుంటే ఈ పోస్టర్లు కానీ లేకపోతే పాంప్లెట్లు కానీ లేకపోతే మన కాకినాడకు సంబంధించిన సోషల్ మీడియా గ్రూప్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని ఆ స్థానిక సమాచార మూలాలండి సమాచారాన్ని అందించడంలో ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉండేలా ఎలా చేస్తాయంటే ఇప్పుడు సపోజ్ మనం గ్రూప్ తీసుకున్నామనుకోండి ఫేస్బుక్ గ్రూప్ కానీ వాట్సాప్ గ్రూప్ కానీ అందులో కాకినాడ జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ ఉంటారు సో ఒకే సమాచారం అందరికీ అందుబాటులో ఉంటుంది ఆ పైగా ఒకరితో ఒకరు కూడా మనం అక్కడ సంబంధం అనేది మనం ఏర్పరచుకోవచ్చు అండీ అలాగే స్థానిక వార్తాపత్రికలు కేవలం ఉన్నాయంటే కొన్ని ఉన్నాయి అండీ యూసీసీ ఛానల్ అనేది ఉండేది కానీ ఇప్పుడు కేసీసీ కింద మార్చేశారు అదొక్కటి నెక్స్ట్ అలాగే మరొకటి రాజ మ్యూ మ్యూజిక్స్ తెలుగు ఎన్టీవీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే మన కాకినాడ జిల్లాలో ఉన్నఈ సమాచారం సంబంధించి లేదా ఇతర వర్గాలకు కూడా సంబంధించిన ఇవన్నీ చానల్స్ అండీ